కళ్యాణీయేనా నేను మీ మేరేజ్ మేనేజర్నీ అదే అంటే మార్నింగ్ షిఫ్ట్ డ్యూటీ వేసిన వాళ్ళు రాలేదు నువ్వు నువ్విప్పుడు రాగలవా లేరు ఎవరూ లేరు నువ్వే రావాలి కంపల్సరీగా మరి లేదు లేదు రావాలి క ఎందుకంటే సెక్యూరిటీ కూడా ఎవరూ లేరు పోనీ ఎవరికైనా చెబుదాం అన్నా అందరూ లీవ్ పెట్టారు లేదు నువ్వు కంపల్సరిగా రావాల్సిందే అయితే మార్నింగు సెవన్ ఓ క్లాక్కి రావాలి లేదు లేదు సెవెన్ ఓ క్లాక్కే రావాలి లేకపోతే అవదు ఎందుకంటే నువు కంపల్సరీ రావాల్సిందే నీకు కా కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను నేను లేదు లేదు నువ్వు రావాలి లేకపోతే ఇక్కడ ఇంకేంటి కాదు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఎవరూ లేరు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందుకు లేదు రావాలి ఎందుకంటే నీతో పాటు వచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా రాలేదు కదా నువ్వొక్కదానివే ఉన్నావు నేను ఆడగడానికి కూడా వాళ్ళందరూ సెలవు సెలవులు పెట్టేసారు అందుకు లేదు సేవన్ ఓ క్లాక్కే ట్రై చెయ్యి మాక్సిమం సెవె సెవెన్కే రావాలి నీకు ఎక్స్ట్రా పేమెంట్ కూడా ఇస్తాను నేను కంపల్సరిగా అందుకు వచ్చేస్తావు కదా ఎయిటుకి కాదు సేవన్ ఓ క్లాక్కే రావాలి లేదు లేదు సెవెన్ ఓ క్లాక్కి వచ్చేయి నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను